పిల్లలు ఏ విధంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని షక్ ఇప్పుడు వాటర్ వల్ల మస్ మస్తు బెనిఫిట్స్ పొందుతాం అన్నమాట ఇప్పుడు మనం ఆటలో వల్ల మన బా మన శరీరానికి శరీరానికి ఎట్లా అంటే మస్తు కులాసం తెస్తుంది మస్తు ఆరోగ్య ఆరోగ్యకరంగా ఎనర్జీని ఇస్తుంది ఇంకా ఏంటంటే మనకి ఆరోగ్యంని మంచి ఉంచుతుంది మస్తు యాక్టివ్గా ఉంటాం అన్నమాట యాక్టివ్గా ఉంటాం ఇప్పుడు ప ఇప్పుడు ఎట్లా అంటే ఎంత నిరా నీరసంగా ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు రెండు మూడు ఆటలు ఆడినావనుకో దానితో నీకు మస్తు ఓపికతో మస్తు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ వచ్చి ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఎంత ఆన్ ఆన్హెల్తి ఉండి ఏదో ఒక ఆట ఆడినావనుకో నువ్వు ఇప్పుడు ఆటలతో ఇప్పుడు నువ్వు ఒకటి ఆడ్ ఏదో ఒకటి ఫస్ట్ ఒకవేళ ఉదాహరణకు మనం రన్నింగ్ రేసు ఆడినావు అనుకో ఉరుకులాట పోటీ ఆడినావు అనుకో ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఉరుకుతావు మస్తు దూరం ఊరుకుతావు అట్లనే ఉరికినప్పుడు ఉరికినావు అని గెలిచినావో గెలవ గెలవలేవో అది పక్కన పెట్టు పక్కన విషయం అది అట్ల ఉడకడం వల్ల నువ్వు మంచిగా తిని అంటే నువ్వు ఏదో అట్లా అట్లా తినేటోడివి అయితే నువ్వు మంచిగా తినలేదు అనుకో నీకు మస్తు ఆకలి అవుతుంది నీకు ఏమేమి కావాలో అవన్నీ పోషకాలు వస్తాయి నువ్వు ఇది తినడం వల్ల నువ్వు మస్తు ఆరోగ్యవంతుడు అవుతావు నీకు ఉ ఉల్లాస ఉల్లాసం ఇస్తుంది ఆటతో నువ్వు మస్తు దానివల్ల నువ్వు ఎత్తు కూడా పెరుగుతావు బరువు తర్ బరువు తగ్గుతావు ఎత్తు పెరుగుతావు మీ శరీరంని బ్యాలెన్స్ చేయగలుగుతావు అటు లావు కాకుండా ఇటు బక్కగా కాకుండా ఈ శరీరంని ఆరోగ్యంగా ఉంచుకుంటావు ఇట్లా ఆటల వల్ల నీకు మస్తు ఔష్ మస్తు అడ్వాంటేజెస్ ఉన్నయి ఇంకా నీకు ఈజీ నీకు రోగాలు రావన్నమాట రోగాలు ఎందుకు రావు ఎందుకంటే నువ్వు అటు ఇటు దుంకులాడుతావు ఆ దుంకులాడటంతోని నీకు మంచి ఆకలైతుంది టైంకి తింటావు టైంకి తిన్నప్పుడు నీకు ఏ రోగం రావడానికి నువ్వు ఛాన్స్ ఇయ్యవన్నమాట ఛాన్స్ ఇయ్యనప్పుడు ఏమైతుంది రోగం రాదు ఇప్పుడు మనం నేనేం కొంతమంది ఆడ్ ఆటలు ఆడని వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఎట్లున్నారంటే బయటికి ఆడుకోండిరా అంటే మాకు బయట వద్దు ఇంట్లోనే ఉంటాను అంటారు ఫోన్లు పట్టుకుంటారు ఫోన్ చూస్తారు తిన్ ఫోన్ చూసుకుంటూ తింటారు అది కూడా పెట్టగా పెట్టగా పెట్టగా ఒక ముద్ద తింటారు అయిపోయే వాళ్ళు మళ్ళీ ఆకలి కాదు వంట అంటే ఓ హాస్పిల్ హాస్పిటల్ తీసుకొని పోతారు ఇంకేమి అవుతుంది వాళ్ళకి ఏదో ఒక రోగాలు వస్తుంటాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో ఒక టెన్షన్ పడుతుంటారు వాళ్ళ తల్లిదండ్రులకి పెట్టగానే ఇంకా వాళ్ళకి ఏమైతుంది నా పిల్ల అట్లా ఈయన పిల్ల ఇట్లా అనేసి వాళ్ళు బాధపడతరు వాళ్ళకి ఏదో ఒక రోగం వస్తుంది ఆ బాధతో ఇంకా అట్ల అట్లా ఇటు ఉంటాయి అందుకే అప్ప అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఊ అంటే ఆ అంటే బయటనే తిరిగేటోళ్ళము బయటనే ఆడుకునేటోళ్ళం ఇప్పుడు ఈ కాలం పిల్లలు అయితే ఎవరు ఆడుకుంటలేరు ఇంకా ఈ ఇప్ ఈ ఈ జమాన పిల్లలైతే ఎక్కువ బయటికి పోయే ఆడే ఆడే వీలు కూడా లే ఎందుకంటే ఇప్పుడు ఊ అంట అంటే బయట అన్ని ఇల్లులు కట్టడాలు అన్ని ఏడ జాగ ఉంటలేదు గ్రౌండ్లోకి పోయి ఆడుకుందాం అంటే ఇప్పుడు అంత ఓపిక లేదు ఎవ్వరికి తల్లిదండ్రులకి తీసుకుపోవడానికి కూడా ఏమన్నా ఆడుకుంటాం అని అంటే ఫోనే ఇస్తున్నారు ప్రతి ఒక్కటి ఫోన్లోనే అవుతుంది క్రికెట్ కూడా ఫోన్లోనే వస్తుంది అలానే ఆడుకుంటున్నారు పిల్లలు ఇంకా అప్పట్లోనేమో మేము ఆడుకోవాలంటే అప్పుడు ఫోన్లు ఉన్న ఫోన్లు లేకపోయినా మేము ఫోన్కి అంతా విలువ ఇచ్చేటి వాళ్ళం కాదు మేము బయటికి పోయి ఆడుకునే వాళ్ళం పొద్దున ఎనిమిది గంటలకి పోతే పదకుండు గంటలకి ఇంట్లో కొచ్చి ఏదో ఒక గంట తిని మళ్ళీ బయటికి పోయి మళ్ళీ నాలుగు గంటలకి వచ్చేటోలం మళ్ళీ కడుపుకి నీళ్ళు తాగి మళ్ళీ అప్పుడు పోతే ఒక గంట మళ్ళీ ఇంటికి వచ్చి పోతే మళ్ళీ ఎనిమిది గంటలకు వచ్చేటోలం మంచిగా హాయిగా నిద్ర కూడా పట్టేటోలది